ఇప్పుడు గవర్నమెంట్ ఏదీ గతి లేని వాళ్ళకి ఆరోగ్యశ్రీ అనే పథకం ప్రారంభించింది అది మేము ఉపయోగించుకున్నాం దానివల్ల మనకు కావాల్సిన మందులు బిల్ పేమెంట్ పే చేయడానికి అది మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ పథకం పెట్టడం వల్ల ఎంతో లేని వాళ్ళు కూడా ఈ పథకం ద్వారా వాళ్ళ ఆరోగ్యం వల్ల బాధపడుతున్న వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఆరోగ్యశ్రీ అనేవసరికి మనం గవర్నమెంట్ నుంచి కొంచెం డబ్బు వస్తుంది దానివల్ల మనకు సహాయపడుతుంది ఇలా ప్రజలు దాన్ని సేవలో తీసుకోని దానివల్ల లాభాలు పొందుతున్నారు అదే గర్భిణి స్త్రీలు అయితే గర్భిణీ స్త్రీలకు కిట్టు వస్తుంది చిన్న పిల్లలకి కూడా నెలకు రెండు వేలు పిండి రావడం గుడ్లు రావడం అంగన్వాడీలో అన్నం పెట్టడం ఇలాంటి కొన్ని అవకాశాలు కలుగుతున్నాయి దీనివల్ల చాలామంది ఆనందం పొందుతున్నారు కొంతమంది పిల్లలకు అన్నం పెట్టలేక కూడా పిల్లలు చాలా బాధపడుతున్నారు దానివల్ల వాళ్ళకి ఆరోగ్యశ్రీ కిట్ అనేది రావడం దానివల్ల పిల్లలకు కొన్ని సామాన్లు రావడం సబ్బులు నూనెలు ఇలా పేస్ట్ కన్నవారికి అయితే గుడ్లు రావడం పెరుగు అన్నం రావడం పప్పులు చెక్కర ఇలాంటి కొన్ని వస్తువులు వస్తే వాళ్ళు వంటలు చేసుకోని వాళ్ళ జీవితంలో ఆరోగ్యంగా ఉంటున్నారు మనకు ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుంది ఎందుకంటే లేని వాళ్ళకు కూడా సహాయం చేసి వాళ్ళ ప్రాణాలు నిలబెడుతుంది అలా అని నేను కూడా కొన్ని పథకాలు ఉపయోగించుకున్నాను అవి ఎంటివివంటే ఆరోగ్యశ్రీ కెసిఆర్ కిట్ వంద రోజుల కిట్ అని కొన్ని ఇస్తున్నారు పుట్టిన పిల్లలకు ఇంకా నెలకు రెండు వేలు అలా వేస్తున్నారు పుట్టిన పిల్లలకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన కానీ వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి నెల నెలకు కొంచెం డబ్బు ఇస్తున్నారు ఆశా వర్కర్లను పెట్టి ఊర్లో ఎవరికైనా ప్రా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళ వల్ల సాల్వ్ చేస్తున్నారు ఆశ వర్కర్లు ఎందుకు ఉంచారంటే ఇప్పుడు పల్లెటూర్లలో ఎమర్జెన్సీ కావాలంటే ధవాఖానలు ఉండవు వాళ్ళ వల్ల వాళ్ళ దగ్గర కొన్ని గోలీలు ఉంటాయి జ్వరం కానీ దగ్గు ఇలా వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళకి సహాయపడుతున్నారు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని కలిస్తే గోలీలు ఇస్తారు ఇలా ప్రభుత్వం ఊరులో ఆశా వర్కర్లను పెట్టి ఎంతో ఉపయోగపడుతున్నారు జనాలకు ఎందుకంటే కొందరు ఊర్లో ధవాఖానలు లేని వాళ్ళ ఏమవుతారు అప్పటికప్పుడు ప్రాణాలు కోల్పోవచ్చు అందుకని ఆశా వర్కర్లను పెట్టి మరి వాళ్ళకి మందులు అందజేస్తున్నారు గౌరు గవర్నమెంట్ మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అదే కాకుండా అంబులెన్సులను అందుబాటులో ఉంచుతుంది మనకి ఇంకా అంగన్వాడికి అక్కడ అక్కడ కూడా పిల్లలకు కొన్ని మందులు అందిస్తుంది ఆరోగ్య శ్రీ పథకం పెట్టీ మనం ఎంత పెద్ద ఆపరేషన్కి లక్షలయ్యే ఖర్చు కూడా ఆరోగ్యశ్రీ పథకం వల్ల మనం కొంచెం డబ్బు సేవ్ చేసుకుంటున్నాం మన జీవితంలో ఇలా ప్రభుత్వం మనకు ఎంతో సేవ చేసింది మనం కూడా ప్రభుత్వానికి అంతే అనుకూలంగా ఉంటూ వాళ్ళకు సపోర్ట్ చేస్తే మనకు ఇంకా వాళ్ళు కొన్ని పథకాలు పెడుతారు ఆరోగ్యశ్రీ ఎవరైనా ఉపయోగించుకోవచ్చు ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ఆరోగ్యశ్రీ కార్డు పెట్టి మనం ఎంతోకొంత లోన్ తెచ్చుకోని మనం ఆపరేషన్ చేసుకోవచ్చు ఇంకా గర్భిణీ స్త్రీలు అయితే ఆపరేషన్ చేసుకోవచ్చు దేనికైనా ఆపరేషన్ చేస్తారు ఆరోగ్యశ్రీ కార్డ్స్ మనకు ఎంతో ఉపయోగపడుతున్నాయి దీనివల్ల మనం చాలా లాభం పొందుతున్నాము ఎందుకంటే ఏం గతి లేని వాళ్ళు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళకి డబ్బు ఉండదు వాళ్ళకు అంతంత పొలాలు ఉండటంతో వాళ్ళు ఆపరేషన్ చేపించుకోరు కాబట్టీ ఆరోగ్యశ్రీ పథకం తోటి చాలా మంది తమ ప్రాణాలను నిలుపుకుంటున్నారు ఇలా గవర్నమెంట్ మనకి ఎన్నో సౌకర్యాలు చేస్తుంది మనం దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోని ఆరోగ్యశ్రీ కార్డును ఉపయోగించుకోని మనం మంచిగా నేర్పుకుంటే మనం ఇంకా గవర్నమెంట్ కొన్ని పథకాలు ఇస్తుంది మన ఆరోగ్యం వల్ల అంబులెన్స్ ప్రొవైడ్ చేయడం కానీ ఆశా వర్కర్ల ద్వారా మనకు మందులు అందించడం కానీ గర్భిణీ స్త్రీలకు పాలు ఇవ్వడం కానీ గుడ్లు ఇవ్వడం కానీ ఇంకా పిండి ఇవ్వడం కానీ బాలామృతం ఇలా కొన్ని ఇచ్చి ఆ గర్భిణీ స్త్రీలకు కూడా పు పుట్టిన పిల్లలకు పౌష్టిక ఆహారాలు క కలుగచేస్తుంది అలా అని సబ్బులు ఇస్తుంది నూనె ఇస్తుంది పుట్టిన పిల్లలకు నెలకు రెండు వేలు వేస్తున్నారు వాళ్ళు మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నారు గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ పథకం అనగానే మనకు ఏమైనా లేకున్నా ఆపరేషన్ జరిగేటప్పుడు వస్తువులు కొనుక్కోవచ్చు దానిమీద పెట్టి డాక్టర్స్ మన ఆరోగ్య శ్రీ పైన ఉంది అనేసి మనకు కొన్ని వస్తువులు తెప్పిస్తారు ఆరోగ్యశ్రీ చా చాలా ఉపయోగపడుతుంది జీవితంలో ఇలా మన గవర్నమెంట్ తెచ్చిన పథకాలు మనల్ని మన జీవితాలు నింపుతున్నాయి అందుకని మనం కరెక్ట్ పర్సన్ ఎంచుకుంటే మనకు కొన్ని కొన్ని కరెక్టు పథకాలు కూడా ఇస్తారు ఇలా చాలా గవర్నమెంట్ మన సీఎంగా ఇలా ఎవరు అయినా మనకు మస్తు హెల్ప్ చేస్తూ ఉంటారు